వంటలు బాగా చెయ్యాలంటే కూరలు కూరగాయలు ఏమిటి మాంసాహార కూరలేంటి ఏమైనా జాగ్రత్తగా చక్కగా శుభ్రంగా మంచిగా కడిగి మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చెయ్యాలి కొబ్బరి వాడాలి బాగా బాగా తక్కువ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో అన్నం పెట్టుకుంటూ జాగ్రత్తగా మంచిగా వాడాలి కొబ్బరి ఎక్కువగా వాడినా బాగుంటుంది ఇంకా సుగంధద్రవ్యాలు యాలకులు మిరియాలు ఇటువంటివన్నీ వాడాలి